సార్ నేను దినేష్ని మాట్లాడుతున్నాను మీ స్కూల్ స్టూడెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ అయితే మా నాన్నకి సార్ మా బ్రాంచ్ సార్ నాది బైపీసీ అనుకుంటాను సార్ బైపీసీ అయితే సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చి పడింది సార్ అది మా నాన్నకు వచ్చి డ్యూటీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది సార్ అంటే వాళ్ళ ఇక్కడ కంపెనీ వాళ్ళు వరంగల్ నుంచి హైదరాబాదులో డ్యూటీ వేసారు సో మనకు ఇక్కడ నాకు కాలేజీలో ఉండడం వీలు కాదు కాబట్టి నేను కూడా మా నాన్న మా ఫ్యామిలీతో వెళ్ళాలి సో నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఈ బోనోఫైడ్ ఇస్తే నేను అక్కడ హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను సార్ అందుకోసం

అవి ఏమి లేవు సార్ నా ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీతో ఉండాలి కాకపోతే ఫార్మాలిటీస్ ఏమన్న ఉంటే అవి పూర్తి చేసుకొని నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్టు నా ఒరిజినల్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఓకే సార్ ఓ ఓకే సార్ ఇంకా అంటే ఇప్పుడు నేను ఇచ్చింది నాకు వస్తుందా లేకపోతే మన కాలేజీలో జాయిన్ అయిన కొత్తది మీరు రాసిస్తారా సార్ అవును సార్ అంటే నేను నేను అనేది ఎట్లా అంటే సార్ ఇప్పుడు మన కాలేజీలో టూ ఇయర్స్ ఇంటర్ అయితే నేను వన్ ఇయర్ చేసాను సెకండ్ ఇయర్ అక్కడ చేస్తాను అంటున్నాను కదా అంటే మీరు సర్టిఫికేట్ ఇస్తారా లేకపోతే అక్కడికి ట్రాన్స్ఫర్ రాస్తారా లేకపోతే డిస్కంటిన్యూ రాస్తరా అని భయం అవుతుంది సార్ అట్లా అందుకని కొంచెం క్లారిటీ కోసం సార్ అంటే నేను ఇది తీసుకొని అవసరం లేదా సార్ మీరు డిజిటల్గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా అక్కడ నా డీటెయిల్స్ నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని సార్ సార్ మేము ఈ వీక్లో వెళ్తాం సార్ రేపు ఎల్లుండి మీ ఎల్లుండి నైన్ వరకు మా పేరెంట్స్ని తీసుకొని వస్తాను ఏమన్న సైన్ ప్రొసీజర్ ఏమన్న ఉన్న ఫినిష్ చేసుకుంటాను ఎల్లుండి నెక్స్ట్ వీక్ వెళ్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా ఏమన్న సర్టిఫికేట్స్ గ్యాప్ సర్టిఫికేట్ అంటే నాకు టెన్త్ తర్వాత వన్ అది గ్యాప్ ఉంది కదా సార్ దాని సర్టిఫికెట్ ఏమన్న అవసరం అవుతుంది అంటారా సార్

ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్